పాటలు పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ప్రతి అంటే స్కూల్లో ప్రతి ఈవెంట్లో కానీ నేను పాడడానికి ముందుగా ఉండేదాన్ని ఏ పాటనైనా సరే ఈజీగా పాడుతున్నాని ఎవరు ఏమనుకుంటారనే భయం లేకుండా పాట పాడాలనే కాన్సెప్ట్తో నే నేను పాట పాడేస్తుండేదాన్ని ఎందుకంటే నాకు పాడడం అంటే చాలా ఇష్టం ఏ పాట పాడినా కూడా జాతీయ గీతాలనా కానీ తెలుగు పాటలైనా కాని సినిమా పాటలైనా కానీ నేను అవలీలనగా పాడిస్తాను ఎందుకంటే నాకు పాడడం అంటే చాలా ఇష్టం నేను సింగింగ్ కావాలని కూడా అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకనగా ప్రస్తుతం అంటే పాడడం పైన ఆసక్తి ఉంది కానీ దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను ఇంకా ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కూడా దిగుతారులేదు పాడాలి అనుకున్నాను పడలేకపోయాను కానీ ఏదైనా ఈవెంట్లో కాని అలాంటి సందర్భం వస్తే మొదటిగా ఫస్ట్ నేనుప్పుకో పాట పాడే చూపిస్తాను పాడటం వలన నాతో పాటు కొంతమంది స్నేహితులు కాని బంధువులు కాని వాళ్ళు కూడా చిన్నగా చిన్నగా మొదలుపెట్టి అదొక పెద్ద అంత్యాక్షరీలుగా మారి ఒక గంటకి పైన అదొక ఆటలాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అట్లా ఏ పాటైనా సరే అక్షరంతో మొదలు పెడితే చాలు మొత్తం సాంగ్స్ అన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఆలోచించేంతవరకు ఒక్కొక్క సాంగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తూ పాడతాము వాయిస్ ఇంపార్టెంట్ కానీ అంత్యాక్షరిలో ఏ వాయిస్ ఉన్నా సరే మనకు కాంపిటీషన్ ఇంపార్టెంట్ అంతే బేస్గా సాంగ్ అర్థమయితే చాలు అనుకునేరా కానీ నేను అంటే ఎవరు గొంతు ఎలా ఉన్నా ఎలా పాడిన ఒక పాట మనకు ఒక అండర్స్టడ్ ఉంటే చాలు దాని రితం ఎలాగున్నా నేను అర్థం చేసుకోగలుగుతాను సో పాటలు పాడే పాడాలి అనుకునే వాళ్ళూ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను ఒకవేళ వాళ్ళు ఏదన్నాటుట్గా తడబడి పాడినా కూడా దాన్ని ఇలా పాడంండి ఇలా పాడుతుంటే ఇంకా బాగుంటది మీ వాయిస్ మంచిగుంది మీరు వాడుతూనే ఉంటే ఇంకా బాగుంటుంది అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముందుంటాను ఎందుకంటే వాళ్ళ కూడా ఒక ఆలోచన వస్తుంది కదా నేను మంచి పాడగలుగుతాను నాకుూ కూడా మంచిగా వాయిస్ ఉంది నా వాయిస్తో కూడా వీళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక మంచి సంకర అని ఒక వాళ్ళకి వాళ్ళకి ఒక ఒపీనియన్ వస్తుంది అందుకని ఇవ్వన్నీ వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి మంచి వాయిస్ అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి పాటలు పాడడానికి నేను బాగా సహకరిస్తాను థ్యాంక్యూ